మనం మన లైఫ్లో ఎక్కడికైనా వెళ్తే చాలా విశాల విశాలమైన ప్లేసస్లు అనుభవిస్తామా లేదా అనే క్వశ్చన్ కదా మన అసలు చాలా మనం ఇప్పుడు మేము ఉంటాము హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి నేను ఊరికి వెళ్లేటప్పుడు ఫ్యామిలీతో పాటు లేకపోతే మా హస్బెండ్తో పాటు లేకపోతే కజిన్స్తో పాటు వెళ్లినప్పుడు ఫ్యా ఒక్కసారి మేము మేము ఫ్యామిలీతో పాటు ట్రెక్కింగ్ చేసినం అప్పుడు దారిలోనే విశాలమైన ప్లేస్ చూసిన అంటే మేము ఆడ తినడానికి ప్లేస్ ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటుందేమో అనుకున్నాను కానీ అనుకున్నాం అయితే కనిపించింది కనిపిస్తే ఆడకుపోయి కూసున్నాము తిన్నాము మొత్తం చేసినం కానీ ఇంత సై సైలెంట్ ప్లేస్ ఉండే ఆడ మనసు ఇంత చేంజ్ అయిపోయిందా అనుకోలేదు అనుకోలేదు గానీ అదంతా మనసుకు చేంజ్ అయిపోయే కూసున్నాం కూసున్నాం టైం ఎంత తొందరగా పోతుందో మనకు అర్థం కాదు విశాలమైన ప్లేస్లో మనకు టైం ఎలా పోతుంది అర్థం కాదు లేకపోతే మనసు కూడా చాలా అదైపోతాది మనం ఒంటరిగా కూర్చున్న పక్కన ఎవరున్నా లేకున్నా మనం ఇప్పుడు మనం ఎక్కడికైనా కొన్నిప్లేసెస్లో ఎళ్తే ఆడే ఎవరూ లేకుంటే మనం మనం ఒంటరిగా ఉన్న మనం ఫీల్ అవుతాం కానీ విశాలమైన ప్లేస్లో అలా మనకి ఫీల్ కాదు మనం ఒంటరున్నా మనం ఒంటరి లేకున్నా ఒంటరి కూసున్నా కూడా మనకు మనసుకి మనం ఒంటరిగా కూర్చున్నామనే ఫీల్ అస్సలే రాదు కానీ ఈ ప్లేసెస్ మాత్రం మనం జీవితంలో ఎప్పుడు ఎప్పుడూ మర్చిపోము మనం మా ఊరికనే కాదు మనం ఎక్కడికైనా పోతే కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఈ విశాలమైన ప్లేసెస్ ఉంటాయి గానీ ప్రతి ప్రతి దగ్గర ఉన్నాయి చాలా కొన్ని చాలా కొ కొన్ని ప్లేసెస్ దగ్గరే ఇవి ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్లేస్కి మనం ఎప్పుడైనా మిస్ చేయొద్దు దీనికి బాగా ఎంజాయ్ చేసుకోవాలి అక్కడ మనసు మనకి చేంజ్ అయిపోతుంది ఇవి జీవితం మొత్తం మనం ఇప్పుడు నేను లాస్ట్ టైం నేను ఊరికి కె వచ్చిన మళ్ళీ తర్వాత నేను పిక్నిక్ పోయిన మా ఫ్యామిలీతో పాటు లాంగ్ లాంగ్ జర్నీకే పోయినా కానీ అక్కడ ప్లస్ మనకా విశాలమైన విశాలమైన విశాలమైనది ప్లేస్ దొరకలేదు దొరకకపోతే దానికన్నా ముందు మనం జ వెళ్ళిన వెళ్ళినామా వెళ్ళినామా ఊరికే అది మాత్రమే నేను గుర్తు పట్టినా ఆ ప్లేస్ ఎంత బాగుండే ఆ ప్లేస్ ఎంత బాగుండే ఎంత లేదు అనేది ప్రతిసారి అదే గుర్తుకు చేసుకున్న ఆడపోతే ఎంత మనసు మన మనసు చేంజ్ అయిపోయింది ఎంత మనసు కలిసిపోయింది అది అనుకుంటాం కదా అలానే ఆ ప్లేసెస్ చాలా కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతాయిగా కానీ దాన్ని మనం బాగా హాగ్ చేసుకోవాలి గుర్తుకు పెట్టుకోవాలి అయితే లైఫ్లో పదేపదే సార్లు గుర్తుకొస్తాయి అనుకోండి మనకి అందుకే విశాలమైన ప్లేస్ అంటే మన లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి ఒక్కసారైనా ఒకసారి మనం అనుభవించుకోవాల మనం లైఫ్లో దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది విషాలమైన ప్లేసెస్ అని మనకు మనం ఆ దారిలో ఎప్పుడైనా వెళ్లామనుకోండి అది మనకు ఎదు ఎదురెమ్మను మన మన మా ఇంట్లో ఎదురెమ్మన తవ్వుకుంటా వస్తాం అరే మన ఇది ఈ ప్లేస్ ఎంత బాగుంది మనకు లాస్ట్ మనం పోయినసారి ఇక్కడికి వస్తే మనకు ఎంత టైం పాస్ అయ్యింది మనసు మొత్తం చేంజ్ అయిపోయింది మనం ఒంటరిగా కూర్చున్నా లేకున్నా మనం మనకు మనసుకి ఏ బాధ ఉన్నా బాధ లేకున్నా మనకి ఇప్పుడు ప్రతి ఇంట్లో కొన్ని మనకు బాధలుంటాయి అవైతే మన అందరికీ చెప్పుకోలేం కదా కానీ మనం ఒంటరిగా కూసున్నప్పుడు పదేపదే సార్లు గుర్తుకొచ్చుకొని మనం భాధించుకుంటాం కానీ అదండి అలాంటి ప్లేస్లో మనం పోతే అలా బాధించుకోలేం మనం మనం మనసుకి హాయిగా ఉంటుంది మనకు ప్రశాంతంగా ఉంటుంది అదే అలాంటి కొన్ని ప్లేసెస్లో మనం ఎంజాయ్ చేసుకోవాలి ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలుతున్నా ఎక్కడ తిరుపతికి ఆ తిరుపతి దారిలో నేనైతే ఫస్ట్ ఊరికి ఎళ్ళినా ఊరు వెళ్ళిన వెళ్లే దారిలో నాకది ఎదురయ్యింది విశాలమైన ప్లేస్ అదే ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళే దానికి ఎదురవుతుందో లేదో అని అనుకుంటున్నా గానీ ఎదురైతే ప్లేస్ ఆ విశాలమైన ప్లేస్ అయితే ఎదురు కాదు కానీ వేరే వేరే విశాలమైన ప్లేస్ దొరకాలని మనసులో చాలా అనుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి టైం మనం తిరగడానికి ప్రతీ సారి రాదు కా ప్రతీ సారి రాదు కాబట్టి విశాలంగా ప్లేస్ మనకు ప్రతీ సారి దొరకదు కాబట్టి మనం ఎ ఎక్కడికైనా బయటకెళ్ళేటప్పుడు ఆలోచించాలి అదే ఆలోచించాలి మనకు విశాలమైన ప్లేసు దొరుకుతాదా లేదా దొరుకుతదా లేదా అని కానీ దొరికిన దానికి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసుకోవాలా ప్లేస్ అయినా వ్యూ అయినా విశాలమైన ప్లేసెస్ హైలేట్ ఉంటుంది ఏ పుకారు ఏ ఉండదు ఏముంటుండ ఏం ఉండదు కాబట్టి దాన్ని ఎంజాయ్ చేసుకోండి లేకపోతే మన పిల్లలకైనా విశాలమైన ప్లేసులో తీసుకొని పోయి వాళ్ళని చూపించిపీయండి విశాలమైన ప్లేస్ ఇలా ఉంటుందని వాళ్లకు చూపియండి మనం చూడండి మన ఫ్యామిలీ మెంబర్లకి చూపియండి ఒకసారి ఎక్కడైనా కనిపిస్తే మన ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ అక్కడ తీసుకెళ్లి వాళ్లకి చూపియండి ఇది ప్లేసులో బాగుంటదని కానీ మనం చూసే విశాలమైన ప్లేస్ కూడా మా ఫ్యామిలీ వాళ్లకు కూడా చూపియండి వాళ్ళ వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా అవుతుంది మన మనసు కూడా ప్రశాంతంగా అవుతుంది కానీ ఇలా తిరిగినా ఇలా మనం ఎక్కడికైనా తిరగడానికి వెళ్లేటప్పుడు అలా ప్లస్ కనిపిస్తే గానీ ప్రతి దగ్గర కనిపియ్యదు చాలా కొన్ని దగ్గర కనిపిస్తయి కాబట్టి విశాలమైన ప్లేస్కి మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా